నేను కొన్న బెడ్షీట్ బాగానే ఉంది కానీ ఐదు సార్లు ఉతికిన తర్వాత రంగు మారిపోతుంది కానీ మా మంచానికి కూడా అది కొంచెం సైజ్ సరిపోవట్లేదు